నేను మొట్టమొదటగా కొన్న ప్రోడక్ట్ టీషర్ట్ దీని మీద నా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇది చాలా క్వాలిటీ చాలా బాగుంది దీంట్లో ఏంటి అంటే ప్రైస్ కూడా చాలా తక్కువ నేను ఇది కొన్నది ఫ్లిప్కార్ట్లో దీని రివ్యూ చూసి కొన్నాను దీని రివ్యూ కూడా ఐదు వరకు ఉంది దీంట్లో ఏంటి అంటే దీని ప్రింటింగ్ కానీ దీని క్వాలిటీ కాని దీని ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది ఇంకా ఏంటి అంటే ఈ టీషర్ట్ నేను కొన్నది చాలా బ్రాండెడ్ టీషర్ట్ అన్నమాట ఈ టీషర్ట్ బ్రాండెడ్ టీషర్ట్ ఈ ప్రైస్కి రావడం అంటే చాలా గ్రేట్ నైక్ వాళ్ళు ఇలాంటి టీషర్ట్స్ని ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది